నా జీవిత కాలంలో జరిగిన కొన్ని ప్రధాన సాంకేతిక మార్పు ఏంటంటే వెన్ ఐ కంప్లీట్ ఎప్పుడైతే నేను నా డిగ్రీ కంప్లీట్ చేశానో అనుకోకుండా టైప్ హైయర్ జాయిన్ అవ్వడం జరిగిందిటైప్ హైయర్ జాయిన్ అయిన తరువాత అక్కడ ఉన్న ఒక సార్ చెప్పడం ద్వారా నేను కాంట్రాక్ట్ బేసిస్లో ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సంబందించిన దాంట్లో అప్లయ్ చేశాను మరి ఆ యొక్క టైప్ హాయర్ క్వాలిఫికేషన్ బట్టి నాకు నా జీవితంలో అప్పుడు నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మా యొక్క కార్యాలయంలో నాకు జాబ్ రావడం జరిగింది